ఇటీవల నేను నా మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించానండీ దీని కొరకు నాకు యూ ఏ ఎన్ జనరేట్ చెయాలండీ

ఆ యూ ఎన్ రూపొందించాలండి ఏ విధంగా అనేది దీనికి నా డీటెయిల్స్ మొస్తం ఇస్తానండి నా వ్యక్తిగత మరియు ఉపాధి వివరాలండి అవునండి ఏమేం కావాలండి దీనికి ఆధార్ కార్డు నెంబరా అండి డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఆధార్ కార్డ్ ఎలా ఉందో సేమ్ అలానే అండి అన్నీ సేమ్ ఉన్నాయండి సరేనండి జనరేషన్ సెక్షన్కి న్యావిగేట్ చెయ్యండి సరేనండి అన్నీ అన్నీ డీటెయిల్స్ ఇస్తానండి నావి ఓకే అండి